హలో మొబైల్ షాపా అండి మీ లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ గురించి చెప్పండి పదివేలు నుంచి ఇరవైవేలు లోపు అండి

వివో ఎలా ఉంటుంది అండి సరే మీ మీ మీ ఇదిలో ఏది బెటర్ అంటారు సరే ప్రైస్ ఎంత అండి ఫైనల్ ప్రైస్ ఎంత అండి గ్యారెంటీ ఏమన్న ఉంటుంది అండి స్టోరేజ్ ఎంత అండి కెమెరా ఎలా ఉంటుంది అంటారు కెమెరా కలర్స్ ఏమేమి ఉన్నాయి అండి అయితే ఏదో ఒకటి మ మంచిది చూడండి అయితే

అది అయితే ఎంత ఉంటుంది అండి రేటు ఫైనల్గా ఓకే థ్యాంక్ యూ అండి కాష్ ఇస్తాను అది ఫైనల్ చేయండి అయితే థ్యాంక్ యూ అండి